అవునండి చేస్తాం ప్లమ్ రాను కొన్ని రెండు ట్యాప్లు ఇరిపోయినాయి నార్మల్గా నా నార్మల్గా కొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ ఏమి చేస్తున్నాం కొద్దిగా చేసేటప్పుడు ఒక ట్యాప్ అయిన ఒక బారి వస్తువు పడి అట్లా ఇరిపోయింది అన్నట్టు వాటర్ లీకేజ్ అయితుంది ప్రస్తుతానికి అయితే మేము వాటర్ లీకేజ్ అనేది ఆపినాము కొద్దిగా వచ్చి ఇది ఫిట్ చేసి పోతే బాగుంటుంది అని కాదు కొత్త కొత్తగా వేయించాలి ఇరిగిన కంప్లీట్గా ఇరిపోయినాయి అవి అవునవునవును అవును బ్రాండడ్ చెప్పండి

ఇంక ఏమి ప్రాబ్లెమ్ లేదు రెండు ఉన్నాయి ఇంకా అంటే కొద్దిగా సింక్ ప్రాబ్లమ్ ఒకటి ఉన్నది కొద్దిగా సింకులో సరిగ్గా వాటర్ పొవట్లే ఓకే ఆగిపోతుంది ఆగి పక్కనే ఉండి ఉండి పైకి వస్తుంది

ఓకే చెప్తారా మరీ ఎక్కువ చెప్తున్నారు కదా అలా అంటే లాస్ట్ టైం కూడా మీతో కూడా ఇప్పించాము కొద్దిగా మీ కంపెనీతో తెప్పించాము అప్పుడైతే మూడు వేలు తీసుకున్నారు ఓకే సరే అండి అయితే ఓకే

ఓకే పర్లేదు పర్లేదు పర్లేదు పర్లేదు చేయండి ఇక కొంచెం పని అయితే మంచిగా జరగాలి కొద్దిగా రేపు ఉంటాం రేపు ఉం టాం రేపు రేపు మధ్యాహ్నం ఉంటాం యాక్చువల్గా ట్వల్వ్ టు ఫోర్ దాకా ఉంటాం సరే అండి ఒకసారి మీ వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేయండి లేకపోతే మెసేజ్ పెట్టండి కాల్ చేయండి వచ్చేటప్పప్పుడు ఓకే ఓకే థాంక్స్ ఓకే ఓకే పర్లేదు ఓకే ఓకే